వ్యక్తులు మొదట గియ్యడం నేర్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి తప్పులు ఏమిటి మరియు వాటిని వారు వాటిని ఎలా నివారించవచ్చు అంటే చాలామంది బొమ్మలు గీసేటప్పుడు కానీ ఏదైనా నిజంగా ఒక ఒక అంశములు కానీ అంశములు బట్టి ఫస్ట్ ఒక అంశం తీసుకోవాలి మొదటగా ఒక అంశంని గుర్తించి ఆ అంశాన్ని క్లుప్తంగా స్పష్టంగా గీసే గీయడానికి ప్రయత్నించాలి ముందుగా ఏ గీసే విధానాన్ని ఒక కాగితపు ముక్క పట్టికులర్గా ఏదైతే బొమ్మ గీయడానికి సరిపోతుందో అలాంటి పేపర్ ముక్క తీసుకోవాలి అలాగే బొమ్మని గీయడానికి పెన్సిల్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది గీయడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పేపరైతే తీసుకుంటున్నామో గీయడానికి అలాంటికి సరి సరితూగేటి విధంగా పెన్సిళ్ళు కూడా వాడాలి అలాగే రబ్ చేయడానికి ఎరేజర్ కూడా అలాంటి ఎరేజరే వాడాలి ఏ డ్రాయింగ్కి కానీ గీయడానికి గానీ ఏదైతే రేజర్ యూస్ చేస్తామో పర్టికులర్గా అదే ఎరేజర్ వాడాలి అప్పుడు అయితేనే ఆ డ్రాయింగ్ అనేది క్లియర్గా ఉంటుంది మొదటిగా నేర్చుకునే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డ్రాయింగ్ అనేది క్లియర్గా నేర్చుకోవాలి ఎలా అంటే కొంచె చాలా మంది నేర్పించే ఉపాధ్యాయులు ఉంటారు పాఠశాలలల్లో కానీ కళాశాలలల్లో గానీ ఆర్ట్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది దాని ద్వారా కూడా నేర్చుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది ఫస్టు సింపుల్ వేలో స్టార్ట్ చేయాలి ఎలా అంటే ఫస్ట్ అవుట్ లైన్ వేసుకోవాలి దాని తర్వాత మనం ఏశే దాన్ని బట్టి అవుట్ లైన్ వేసుకోవాలి ముందు ముందుగానే ఒ ఒత్తుగా దిద్దవద్దు బొమ్మలన్నీ పలుచగా వేసుకుంటూ వచ్చి దాని తర్వాత డార్క్గా వెయ్యాలి అప్పుడు అయితేనే కానీ డ్రాయింగ్ అనేది మంచి అట్రాక్షన్ అనేది వస్తుంది కొన్ని సాధారణంగా చేసే తప్పులు ఏంటంటే ముందుగానే తిక్కగా వేస్తారు అలాంటి తప్పులు చేస్తే మాత్రం చూడడానికి కూడా బాగుండదు వెయ్యడానికి కూడా బాగుండదు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం నీట్గా ఓపికగా ముందు ఆర్టిస్ట్ అవ్వడానికి ఏం సాధించాలి సాధన చె చెయ్యాలంటే ముందు ఓపికగా ఉండాలి ఓపికగా ఉండి మం అర్థం చేసుకొని ఒక బొమ్మ గీస్తున్నాం అంటే దాని అవుట్ లైన్ ఏంటి దాని ఎలా చేస్తే ఎలా చేస్తే ఈజీగా అవుతుంది ఎలాంటి పెన్స్ వాడాలి ఎలాంటి పెన్సిల్స్ వాడాలి ఎలాంటి పేపర్ వాడాలి ఎలాంటి ఎరేజర్ వాడాలి అనేది ముందు తెలిసి ఉండాలి అలాంటప్పుడు ఆ బొమ్మను మనం ఏదైతే గీస్తామో అది స్పష్టంగా గీయగలము నేర్చుకోగలము మొదటగా దాన్ని నేర్పించే ట్రైనింగ్ వాళ్ళ దగ్గర సార్ వాళ్ళ దగ్గర కానీ ఉపాధ్యాయుల దగ్గర కానీ నేర్చుకోవాలి అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్క చెల్లెలు గానీ ఎవరైనా తెలిసిన ఒక మంచి ఆర్టిస్టులు అంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి కొన్ని కొన్ని ఐడియాస్ తీసుకోవాల ఆ ఐడియాస్ని బట్టి గీ బొమ్మలు గీయడం మొదలు పెట్టాలి అలాంటి అప్పుడు క్లియర్గా వెయ్యగలము మంచి ఆర్టిస్ట్ అవ్వడానికి ఉపయోగ ఉపయోగపడుతుంది అప్పుడు మంచి బొమ్మలు కూడా గీయగలం అయితే పిచ్చి పిచ్చి పేపర్లు ఇలాంటివి ఏవి అవసరం లేనివి వాడినప్పుడు అది ఏమైతుంది అంటే అది ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తుంది అప్పుడు మనం బొమ్మ గీయలేక పోతాం ఎప్పుడైతే మంచి ఓపికగా మంచి ఆలోచించి మంచి వేస్తే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తే బొమ్మ కూడా అదే విధంగా బాగుంటుంది